ఫోటోగ్రఫీలో తప్పించదలచిన కొన్ని సాధారణ తప్పులు అనేకం ఉన్నాయి అవి ప్రధానంగా కంపోజిషన్ లైట్ సెట్టింగ్స్ ఫోకస్ మరియు ఎడిటింగ్కు సంబంధించినవి ఒక రంగు చిత్రాన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోగా మార్చడం అనేక మార్గాల్లో సాధ్యమే ఫోటో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో హ్యూన్ మరియు సేచ్యురేషన్ తగ్గించడం గ్రే స్కేల్ ఫిల్టర్ వాడటం వంటి పద్ధతులు దీనికి సహాయపడతాయి ఫోటోను మరింత సహజంగా కనిపించేందుకు కలర్ బ్యాలన్స్ సరిగ్గా చేయడం ఎంతో అవసరం దీనికోసం వైట్ బ్యాలన్స్ను కరెక్ట్గా చేసుకోవడం కాంతిని సమతుల్యం చేయడం వంటి టెక్నిక్స్ ఉపయోగపడతాయి ఫిల్టర్లు ఫోటోలను ఆకర్షణీయంగా మార్చడానికి సహాయపడతాయి వాటిని అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాలి అవి అసలు ఫోటోను ఎక్కువగా మార్చకుండా సహజ తత్వాన్ని కాపాడేలా ఉండాలి